నమస్కారమండి ఏం కావాలి మేడం

పెళ్ళా అండి ఎవరిదండి మీ ఇంట్లో వాళ్ళదా మీదేనా మీ ఇంట్లో ఓకేనండి మీ ఇంట్లో వాళ్ళకా అండి ఆ సరేనండి ఆ ఆ అక్కడ మీరు ఏంటండీ క్రిస్టియన్సా అండి హిందూసా అంటే పసుపు చీర కడతారా లేదంటే తెల్లదా ఆ సరే అంటే వైట్ చీరా ఫ్రాక్ ఉంటుంది కదా అది ఇమ్మంటారా ఆ గౌన్లాగా గౌన్లాగా ఉంటుంది కదండి అది ఇవ్వమంటారా లేదంటే చీరే ఇచ్చేయమంటారా అంటే ఈ మధ్య అందరూ గౌన్ తీసుకుంటున్నారు కదండీ గౌన్ గౌన్ లాంటిది అయితే బాగుంటుందండి అవి మీకు రెండు వేలు నుంచి స్టార్ట్ అవుతుంది ఆ సరేనండి అయితే ఇక్కడున్నాయి అవి తీసుకోండి అంతేనా అండి ఇంకా ఎవరికైనా కావాలా మీకు మీరు పెళ్ళి పెద్దలుగా మీకూ కావాలి కదండి ఆ ఆ సరేనండి అయితే ఇలా కూర్చుని చూడండి ఇవన్నీ పట్టు చీరలు చూపించమంటారండీ ఎంతలో చూపించమంటారండీ ఆ సరేనండి ఇదిగోండి ఇవన్నీ ఇక్కడున్నవి అన్నీ నెమో ఐదు వేలు అలా ఉంటాయండి ఐదు నుంచి పది వేలు మధ్యలో ఉంటాయి ఈ పక్కనున్నవి మాత్రం ఐదు వేల కన్నా తక్కువ నుంచి రెండు వేలు ఆ అలా ఉంటాయండి ఆ ఇవి ఆ అదైతే మూడు వేల ఐదు వందలండి ఆ ఇంకా ఆ ఇది బాగుంటుందండి మీకు ఇంకా చిన్న పిల్లలక్కూడా అయితే పైన ఉంటాయండి వాళ్ళని వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు తీస్కెళ్ళి చిన్న పిల్లలక్కూడా చూస్తారు వాళ్ళక్కూడా కావాలి కదండీ అంత లోపల మీరు ఇవి చూసుకుంటూ ఉందురుగాని ఆ మీకు కావాల్సినవి అన్నీ ఇక్కడ చూసుకుని అది డబ్బులు మాత్రం అక్కడ ముందు కౌంటర్లో కట్టెయ్యాలి కట్టాలండీ రేట్లు కూడా అన్నీ అక్కడే చెప్తారు మేమేమో ఇక్కడ దాని రేట్ ఎంతుందో అంతే చెప్తాము మేమైతే ఏమి తగ్గించలేమండీ మీకు ముందే చెప్పేస్తున్నాము ఉ సరేనండి అయితే ఇవన్నీ ప్యాక్ చేసెయ్యమంటారా అండి ఆ సరే ఆ సరేనండి